ఇరవై నాలుగు మూడు వందల యాభై నాలుగు వేలు యాభై ఎనిమిది వేలు ఆరు లక్షల యాభై వేలు పది లక్షల ముప్పై వేల మూడు వందలు